ఆటోరిక్షా అండి మాట్లాడేది

నేను బుక్ చే ఆటోరిక్షా బుక్ చేసుకోవాలనుకుంట్నాను నేనొక ప్లేస్కి వెళ్ళాలి సో చార్జ్ ఎంత అవుతుందో చెప్పండి సార్ ఆగి వెళ్ళడం అంటే నాకు నేను ఆగాలండీ ఎందుకంటే మా మా ఫ్రెండ్ది బర్త్డే ఉంది సో అందుకు అక్కడ్నుంచి గిఫ్ట్ తీసుకుని గిఫ్ట్ షాప్ దగ్గర ఆగాలి గిఫ్ట్ తీసుకుని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అయినా ఫిఫ్టీ రుపీస్ ఎక్స్ట్రా ఎందుకు అవుతుంది నేను ఎప్పుడు వెళ్ళి వస్తున్నాను వాళ్ళింటికి లేట్ అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది కానీ అండి ఒక వన్ అవర్ అలా లేట్ అవ్వదు కదా ఎంత సేపు ఛార్జ్ చార్జ్ డేన అయిపోతుంది కదా సెలెక్ట్ చేసుకున్న సెలెక్ట్ చేసుకోవడం ప్రిపేర్ అన్నీ అయిపోతాయి గిఫ్ట్ షాపులోనే సో వెంటనే వెళ్ళి వచ్చేస్తాము దానికి ఫిఫ్టీ రూపీస్ ఎందుకు రీజన్బుల్గా చెప్పండి కొంచెం అందుకే నేను నేను ఒక కస్టమర్నే కాబట్టి నేను మీకు చెప్తుతున్నాను ఒక రీజన్బుల్గా చెప్పాలనుకోండి నేను అలవాటు చేసుకుంటాను మీదే బుక్ చేసుకుంటాను మీ సర్వీస్ బుక్ చేసుకుంటాను నేను ట్వెంటీ ఫైవ్ రుపీస్ ఇవ్వగలనండి ఎక్స్ట్రాగా కావాలం మహా అయితే అంటే ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఒకవేళ మీరు చెప్పిన టైంకే ఎక్సట్రాగా అయితే దాన్ని బట్టి నేనొక ట్వెంటీ ఫైవ్ రుపీస్ ఎక్స్ట్రా ఇవ్వగలను అంతే కానీ ఫిఫ్టీ రూపీస్ అనేది నేను ఇవ్వలేను లేదంటే వేరేది మాట్లాడుకుంటాను థర్టీ ఫైవ్ అవ్వదు సార్ అవ్వదు సార్ ఎందుకంటే నేన్ నేను వెళ్ళొస్తుందే ఆక్చువల్గా నాకు ఇప్పుడు అవ్వదు కాబట్టి సిచువేషన్లో నేను ఇప్పుడు మాట్లాడుకుంటున్నాను లేదంటే నేన్ నేను బై వాక్ వెళ్ళొచ్చేస్తాను ఇప్పుడు అర్జెంట్ సిచువేషన్ తన బర్తడే ఉంది ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి కాబట్టి నేను ట్వెంటీ ట్వెంటీ రూ ట్వెంటీ ఫైవే ఇస్తానని చెప్తున్నాను ఓకే అనుకుంటే కాల్ బుక్ చేసుకుంటానండి